నేను నాకు కోళ్ళు అంటే చాలా నాకు కోళ్ళు అంటే చాలా ఇష్టం అది కూడా నాకు చాలా నచ్చుతున్నాయి కోళ్ళు అంటే అందులో బాగా జాతులు ఉంటాయి పెద్దసాంగు జాతులు ఉంటాయి చిన్నసాంగు జాతులు ఉంటాయి చీమకోళ్ళు ఉంటాయి టర్కీ కోళ్ళు ఉంటాయి బాతులు ఉంటాయి అన్ని రకాల కోళ్ళు ఉంటాయి కానీ నేను పెద్దగయ్యాక కోళ్ళ ఫారం పెడదామని అనుకుంటున్నాను మా మా ఫ్రెండ్ బన్నీయాదవ్ కోళ్ళ ఫారం పెట్టాడు అందులో చాలా లాభం ఉందట అని అన్నాడు ఆయన దగ్గర పెద్దసాంగు కోళ్ళు ఉంటాయి చిన్నసాంగు కోళ్ళు ఉంటాయి చీమకోళ్ళు ఉంటాయి బాతు కోళ్ళు ఉంటాయి టర్కీలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఆయన సేలింగ్ బాగా చేస్తాడు ఆయనను చూసి నేను కోళ్ళ ఫారం పెడదామని అనుకుంటునున్నాను కానీ కోళ్ళఫారం పెడదామని అనుకుంటున్నాను పెద్దగయ్యాక కానీ పెద్దసాంగు కోడి ఒక్క ఎగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రడ్ రూపీస్ లోపు పోతుంది ఆ గు ఎగ్స్ కావాలనుకుంటే ఆ ఎగ్స్ కావాలనుకున్నా మన పల్లెటూళ్ళలోనే దొరుకుతాయి సిటీల్లో దొరకవు కోళ్ళు అంటే చీమకోళ్ళు అంటే అవి ఇప్పుడు స్నేక్ పాములు వచ్చాయనుకో దగ్గరకి రానివ్వవు అవి స్నేక్స్ మళ్ళీ దగ్గరకి రానివ్వవు అయి పొడిచేస్తాయి ఇప్పుడు టర్కీ కోళ్ళంటే పెద్దగా ఉంటాయి అవి సేమ్ నెమలి లాగా ఉంటాయి వాటిని చూస్తే మనకు చాలా భయం అవుతుంది అవి మనుషులను మన మనుషుల్ని కూడా దగ్గరకు రానివ్వవు అవి పొడుస్తాయి అవి స టర్కీ కోళ్ళు నార్మల్ కోళ్ళు అంటే మన ఊళ్ళల్లో మన ఊళ్ళల్లో సెల్లింగ్ ఉంటుంది అవి కేజీల లెక్కన అమ్ముతారు అది మనం నేను కూడా ఒక కోళ్ళ ఫామ్ వేద్దాము అని అనుకుంటున్నాను వేద్దాము అని అనుకుంటున్నాను ఒక కోళ్ళ ఫామ్ వేద్దాము అని అనుకుంటున్నాను నేను వేస్తాను అది ఒక నార్మల్ కోళ్ళది వేద్దాము అనుకుంటున్నాను బ్రాయిలర్ కోళ్ళు కూడా ఈ పల్లెటూళ్ళలో చాలా సేల్ సేలింగ్ ఉంటుంది నేను వేద్దాము అనుకుంటున్నాను పెద్దసాంగు కోళ్ళు కోళ్ళు వేద్దాము అనుకుంటున్నాను ఆ కోళ్ళు కూడా కోళ్ళంటే కూడా నాకు చాలా ఇష్టం అన్ని కోళ్ళంటే కూడా నాకు చాలా ఇష్టం